సార్ నేను ప్రవచనా నండి నాకు కొంచెం కెరీర్ క కెరీర్ గురించి ఏమన్నా చెప్తారా అండి అంటే కౌన్సిలింగ్ ఇస్తారని చేసానండి ఇంజనీరింగ్ గురించే అండి అంటే అది మంచిదా కాదా అని మెకానికల్లో గార్ల్స్ అలా ఉంటారా అండి వెళ్ళవచ్చా అండి మరి ఇంజనీరింగ్కి టెస్ట్ ఉంటుంది కదండి ఎంట్రన్స్ టెస్ట్ కాలేజెస్ గురించి ఏమన్నా తెలుసా అండి మీకు అది కంచిన్చర్లలో ఉంది అంటారు కదండి అంటే సరేనండి అంటే ఇంజనీరింగ్ అంటే కెరీర్ పరంగా మంచిదే కదండి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ దేనికైనా వెళ్లవచ్చు కదండి సరేనండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ఓకే మేడం